మా యొక్క తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుత కాలంలో చాలామంది మారారు కాని ఇంకా కొని కూడా కొంతమంది ఈ యొక్క జాతి వారు లేదంటే కొంతమంది పూర్వికులాంటి ఈ యొక్క మూడనమ్మకాలని నమ్మేవంటివారు ఇప్పటికీ కూడా అనుసరించే కొన్ని లక్షణాలు ఏమిటంటే వీరు ఆడవారిపై తీసుకునే లక్షణాలు అవి ఏంటంటే ఈ యొక్క అడవారిని ఈ ఒకఒక సరైన ఈ ఒక ఈ ఒక వయసు రాకుండానే వీరు వివాహారాలు చేసేస్తు ఉంటున్నారు ఇంకను కూడా అలాగే చదువు విషయానికి వస్తే ప్రస్తుత కాలంలో ఆడ మగ తేడా లేకుండా ఉన్నా చదుకోడానికి అన్ని సౌకర్యాలు ఉంటున్న ప్రస్తుత పరిస్థితిలో ఇంకను కూడా చదివించకుండా ఈ యొక్క ఇరవై ఒక్క రోజు ఏళ్ళు లేదంటే పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేసి ఉన్న స్త్రీలకు ఈ యొక వివాహాలు అటువంటివి చేసేస్తూ ఉంటునారు అలాగే ఇంకా చాలా చోట్ల దాదాపు డిగ్రీ ఇంటర్లు చదివిన ఆడవాళ్ళని ఇంట్లోనే కూర్చోపెడుతున్నారు కాని ఎక్కడికు ఉద్యోగాలకు పంపుకుంటలేరు వాళ్ళు అంత చదివించిన కూడా విద్ ఉద్యోగాలకు పంపించకపోవడం అనేది చాలా దురదృష్టకరం